గుడ్ ఈవెనింగ్ మ్యామ్ డాక్టర్ పల్లవినా మాట్లాడేది మ్యామ్ మ్యామ్ కొద్ది రోజులుగా నాకు పింపుల్స్ బాగా అయితున్నాయి ఫేస్కి సో నేను మా ఫ్రెండ్స్ సజెస్ట్ చేస్తే కాల్ చేస్తున్నాను మ్యామ్ రెడ్డిష్లో వస్తుంది మ్యామ్ తర్వాత ఫస్ట్ రెడ్డుగా తర్వాత పింకిష్ కలర్లో వస్తుంది మ్యామ్ చాలా పెద్ద పెద్దగా అవుతుంది మ్యామ్ అవును మ్యామ్ స్టిరాయిడ్స్ క్రీమ్స్ వాడాను బెట్నోవేట్ అది వాడాను మ్యామ్ అది వాడి టూ మంత్స్ తరువాత వదిలేసాను తరువాత నుంచి ఇట్లా స్టార్ట్ అయినాయి మ్యామ్ వేరే హాస్పిటల్లో వెళ్తే ఏమో క్రీమ్స్ ఇచ్చారు కానీ అవి ఇంకా ఎక్కువ అవుతున్నాయి కానీ తక్కువ అవ్వట్లేదు మ్యామ్ ఓకే మ్యామ్ ఏమి చేయాలి మ్యామ్ దీనికి ఏమైన చేయాలని సజెషన్ ఇవ్వరా మ్యామ్

అంటే లెజర్ ట్రీట్మెంట్ అంటున్నారు ఎంత ఉంటుంది మ్యామ్ ప్రైజ్ ఎంత ఉంటుంది ఓకే అంటే నాకు ఫేస్కు ఎన్నిసార్లు చేయించాలి మ్యామ్ ఓకే మ్యామ్ ఒకసారి నేను పిక్ పంపిస్తాను చూడండి మ్యామ్ ఫస్ట్ ఎట్ల ఉందో మ్యామ్ లొకేషను ఒక లొకేషన్ పంపిస్తారా మ్యామ్ వాట్సాప్లో టైమింగ్స్ ఏంటి మ్యామ్ హాస్పిటల్ టైమింగ్స్ ఎప్పటి వరకు ఓపెన్ ఉంటుంది మ్యామ్ ఓకే మ్యామ్ అంటే సండేస్ కూడా ఓపెన్ ఉంటుందా మ్యామ్ ఓకే మ్యామ్ మేము వచ్చాక కాల్ చేస్తాం మ్యామ్ ఒకసారి మీరు లోకేషన్ పెట్టండి మ్యామ్ వాట్సప్లో ఓకే మ్యామ్ కొంచెం చూడండి మ్యామ్ ఎందుకంటే బాగా అవుతున్నాయి మ్యామ్ పింపుల్స్ అసలు తగ్గుతలేవు అందుకని మా ఫ్రెండ్ సజెషన్ చేస్తే అంతగనం గుర్తు పెట్టుకొని కాల్ చేస్తున్నాను మ్యామ్ ఓకే మ్యామ్ థ్యాంక్ యూ మ్యామ్ వచ్చాక మేము కాల్ చేస్తాం మ్యామ్ రేపో ఎల్లుండో ఎందుకంటే అమౌంట్ అడ్జెస్ట్ చేసుకోవాలి కదా మ్యామ్ ఓకే మ్యామ్ థ్యాంక్ యూ